నమస్కారం అండి పిలిచారంట

ఆ అది మేము ప్రయత్నిస్తున్నాం కదా ప్రతిసారి ఆ అంటే ఏ ఏమి లేదండి మేము కూడా ప్రయత్నిస్తాం ఎప్పుడును ఆ ఆ ప్రతి దాంట్లో కూడా దేంట్లోను ఎక్కడ రాజీ పడట్లేదు ప్రతిదీ మంచి బాగా చేప్పే ఫాకల్టీనే పెట్టాలి అని అనుకుంటున్నాము కాకపోతే వాళ్ళకి శాలరీలు సరిపోవటం లేదు అని వెళ్లిపోతున్నారు అదొకటి ఆ ఆ సరే అండి బయట అంటే వేరే కాలేజీ వాళ్ళు మన్

ఆ అదే అండి బయట కాలేజీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఆఫర్ చేస్తున్నారని అటు వెళ్లిపోతున్నారు దాని వల్ల మన అదే ఎడ్యుకేషన్ కొంచెం వెనక పడుతుంది కానీ అదే అండి ఆ అదే అండి ఆ సరే అంతే కాకుండా ఈ ల్యాబులు కూడా కొన్ని ఇంకా డెవెలప్ చేయాలండి అంటే ఆ అదే ఆ అంటే ఏమి లేదు అండి ల్యాబులు ఇంకా కొంచెం ఎక్కువ ఉండి ఉంటే అందరికి ఒకేసారి క్లాసులు చెప్పవచ్చు ఇప్పుడు అంటే క్లాసులు చెప్పడానికి సగం మంది ఆ సగం మందిని ఒకసారి సగం మందిని ఒకసారి తీసుకువెళ్తున్నారండి ఇక కంప్యూటర్లు పెంచి ఇంకా వైఫై కూడా కాలేజీలో వస్తే బెటర్ అని అనుకుంటున్నాం ఆ ఈ ప్రస్తుతానికి అయితే ఈ ల్యాబులు ఇవి కావాలి కాకపోతే వచ్చేటప్పుడు ఈ ప్లేసెమెంట్లు కోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్తున్నారు కదా దాని ప్లేసెమెంట్లు కోసం కాబట్టి అది లాస్ట్లో ఫోర్త్ ఇయర్ ఆ థర్డ్ ఇయర్ వచ్చే టయానికి ప్లేసెమెంట్ ట్రైనింగ్ పెట్టడం ఒక మంచి నిర్ణయం అని నేను అనుకున్నాను దాని గురించి మాట్లాడదామని నేనే అనుకుంటున్నాను మీతో ప్లేసెమెంట్ ట్రైనింగ్ అని ఆ అది ఈ అదే అండి అది ప్లేసెమెంట్ ట్రైనింగ్ ఏ ఇయర్ నుంచి పెడితే బాగుంటుందా అని అడుగుదామని నేను అనుకున్నాను థర్డ్ ఇయర్ పెట్టమంటారా ఫోర్త్ ఇయర్ పెట్టమంటారా అని అదే అండి అదే ఆ సరే అండి అదే ప్లేసెమెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా అవి మన మీద కొంచెం బర్డెన్ తగ్గించుకోవాలంటే పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా ఫీజు అడిగితే బెటరు లేదంటే మొత్తం మనమే పెట్టుకోవాలంటే అవ్వదు దానికి నేను అర్ధం అయ్యేలా అంటే ఫీజులు పెంచడానికి అవ్వద అండి మనకి అదంతా గవర్నమెంట్ చేతుల్లో అదంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కదా ఫీజులు పెంచడం మనకి అవ్వదు కాని ఈ ప్లేసెమెంట్ ట్రైనింగు అలాంటి ఫీజులు అయితే మనం తీసుకోవచ్చు దానికి నేను చెప్తాను ఆ అదే అండి ఆ ఇంకా అందరూ జాయిన్ అవుతారు లెండి ప్లేసెమెంట్లు కాబట్టి ఆ అదే అండి ఈ రెండే చెపుదాం అని అనుకున్నాను